పాత పాటలకి ఈ రోజుల్లో పాటలకి తేడా ఏమిటంటే రెండిట్లో మధ్యన ఏది తేడా అయితే ఏమీ పెద్దగా ఉండదు రెండు పాటలే కానీ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి ఇప్పుడైతే కలర్లో ఉంటున్నాయి అప్పట్లో పాటలు అంటే అవి బాగుండేవి ఇవి బాగుండేవి నేను చెప్పాలి అంటే నాకు ఇప్పటి పాటలే బాగా నచ్చుతున్నాయి అప్పట్లో అన్ని కూడా ఒకే థీమ్ ఓకే లిరిక్స్ టైప్లో మ్యూజిక్ కూడా ఒకే టైప్లో ఉండేవి ఇప్పుడైతే డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి ఏంటి డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ని ఇష్టపడుతున్నారు ఈ ట్రెండ్లో కూడా అవే సాంగ్స్ ఉంటున్నాయి ఓల్డ్ అనేవి ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓకే అది కాదు అనట్లేదు బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఇప్పటి పాటలు అంటేనే ఇష్టపడుతున్నారు